హలో హవేలీ రెస్టారెంటండి అదే నండి నేను మీకు నిన్నే ఆర్డర్ పెట్టుకున్నాను మటన్ బిర్యాని ఒకటి మటన్ గ్రేవీ ఒకటి మమోస్ ఒకటి పెట్టుకున్నాను ఇవి చాలా బాగున్నాయనేసి మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే ఎప్పుడన్నా సరే బాగున్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా అందుకని నిజంగా అండి మటన్ గ్రేవీ అయితే చాలా బాగుంది అచ్చం మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్గా ఉంది అలాగే మీరు ప్యాకేజింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఏ మాత్రం కొంచెం కూడా లీకేజ్ అవ్వకుండా చాలా వేడిగా ఉంది మంచి హాట్ ప్యాక్లో మీరు పెట్టివ్వటం జరిగింది నాకు చాలా బాగా నచ్చిందండి డెలివరీ కూడా నేననుకున్న సమయానికంటే చాలా ముందుగానే వచ్చేయారనమాట దీని వల్ల మా ఫ్రెండ్సు మేము కూడ చాలా ఎంజాయ్ చేశామండి అందుకని మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పడానికి మేము ఫోన్ చేసాము చాలా బాగుందండి మీ సర్వీసైతే మేము ఎప్పుడు కూడా మీ యొక్క హోటల్లోనే ఆర్డర్ పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది ఇంత మంచి సర్వీసు మాకందించినందుకు థ్యాంక్ యు అండి కాకపొతే కొంచెము మొమోసనేవి ఏమైయినీయంటే కొంచెం ప్యాకేజింగ్ కొంచెం సరిగా లేనందువలన కొంచెమవి లీకేజ్ అయినాయండి కొంచెం చల్లారిపోయినాయి కూడా అది తప్ప వేరేదేమీ లేదండి అంతా చాలా బాగుంది స్పైసెస్ కూడా చాలా బాగా తక్కువగా వేసారు మేమిది తినడం వల్ల చాలా హ్యాప్పీగా ఉన్నాము థ్యాంక్ యు సో మచ్ అండి ఇలాగే మీ సర్వీస్ అవైలబుల్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం